నాకు ఇష్టమైన స్థలాలు చాలా ఉన్నాయి నేను వాటినన్నింటినీ సందర్శించాలి అనుకుంటున్నాను అయితే వాటన్నిటిలో నాకు ఇష్టమైన కొన్ని స్థలాలు ఏంటంటే అరకు లోయ అక్కడ ప్రాంతం చాలా చల్లని వాతావరణంతో ఉంటుంది అలాగే సుందరమైన పచ్చని కొండలు కాఫీ తోటలు ట్రెక్కింగ్కు అనువయిన ప్రదేశం అరకులోయ మరొకటి హుస్సేన్ సాగర్ ఇది హైదరాబాదు నగర మధ్యలో ఉన్న ఒక కృత్రిమ సరస్సు బోటింగ్ సాయంత్రం నడకలకు అనువైన ప్రదేశం అక్కడ ఉండే చాలా మంది ప్రజలు సాయంత్రం నడవడానికి వస్తూ ఉంటారు ఆ స్థలం అంటే నాకు చాలా ఇష్టం అలాగే వేంకటేశ్వర స్వామి ద దేవాలయానికి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుపతి ఇది చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అలాగే శ్రీ మహావిష్ణువు అంకితమయిన ఒక పుణ్యక్షేత్రం అరణ్య క్షేత్రం ఇది దట్టమైన అడవుల జలపాతాలకు చాలా ప్రసిద్ధి చెందింది నేను సందర్శించాలనుకునే అతి ముఖ్యమైన స్థలం ఏంటంటే అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం కూడా ఇక్కడ స్థూపాలు శిల్పాలకు అమరావతి ప్రసిద్ధి చెందింది అలాగే కొన్ని సాంస్కృతిక ప్రదేశాలు నేను సందర్శించాలనుకుంటున్నాను అది మల్లికార్జున స్వామి దేవాలయానికి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీశైలం ఇది చాలా నాట్యాలకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అలాగే రంగనాథ స్వామి దేవాలయానికి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం భరతనాట్యం ఇది నేర్చుకోవడానికి ప్రసిద్ధి చెందింది విష్ణువుకు అంకితమైన ఒక శిథిల నగరానికి శిల్పాలకు ప్రసిద్ధి చెందింది లేపాక్షి దీన్ని కూడా నేను సందర్శించాలనుకుంటున్నాను అలాగే ఇంకొన్ని ప్రదేశాలు గోల్కొండ కోట ఇది హైదరాబాదు నగరానికి సమీపంలో ఉన్న ఒక చారిత్రక కోట అలాగే రామోజీ ఫిలిం సిటీ అలాగే పులికాట్ సరస్సు అలాగే మాకు దగ్గరలో ఉన్న గుణదల చర్చ్ అలాగే గౌరీపట్నం చర్చ్ అలాగే మారేడుమిల్లి ఇలాంటి ప్రాంతాలు నేను సందర్శించడానికి చాలా ఇష్టపడతాను నేను ఎందుకు ఈ ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతానంటే ఈ ప్రదేశాలు ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటాయి అలాగే చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు వివిధ రకాలయిన కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నాయి ఉదాహరణకు ట్రెక్కింగ్ బోటింగ్ అలాగే నాట్యం నేర్చుకోవడం మొదలైనవి విశ్రాంతి తీసుకోవడానికి మరియు మనకున్న ఒత్తిడిని తగ్గించడానికి అనువైన ప్రదేశాలు ఇవి